స్టేషనరీ నుంచి మాట్లాడుతున్నారా రీసెంటుగా ఒక పామ్ప్లేట్లో చూసాను అన్నీ అవేలబుల్ ఉన్నాయి మీ స్టేషనరీలో అని బ్యాగ్స్ ఉన్నాయా మీ దగ్గర ప్రైజ్ అంటే చిన్న అబ్బాయే వాడు సిక్స్త్ క్లాస్ వాడికి నార్మల్ మినిమమ్ బ్యాగ్ కావాలి లైక్ బాగా వెయిట్ ఉండవద్దు బుక్స్ చాలా ఉంటాయి కదా బ్రాండెడ్వేనా అన్నీ ఫైవ్ హండ్రెడా ఎక్కడ వరకు ఉన్నాయి మొత్తం

ఓకే చిన్నగానే ఉంటుందా బ్యాగ్ అంటే చిన్నగా అంటే మరీ చిన్నగా ఉండవద్దు మీడియం ఓకే ట్రావెలింగ్ బ్యాగ్స్ ఉన్నాయా తో అంటే లైక్ ఇప్పుడు బయటకి వెళ్ళడానికి పెద్ద పెద్ద బ్యాగ్లు ఉంటాయి కదా అలాంటివి వీల్స్ ఉండేవి ఎంత నుంచి రేంజి ఓకే బ్రాండెడ్ ఐటెంస్సా బుక్స్ అన్నీ ఐటెమ్ అవేలబుల్ ఉంటాయా మీ దగ్గర ఓకే ఓకే ఆన్లైన్ డెలివరీ ఉంటుందా లేకపోతే అక్కడికే రావాలా ఎక్కడ మీ స్టేషనరీ లొకేషన్ ఎక్కడ ఓకే వెబ్సైట్ వెబ్సైట్ ఉందా ఒకేవేళ ఇప్పుడు ఆన్లైన్ కదా నచ్చకపోతే రిటర్న్ చేయవచ్చు కదా ఓకే స్టేషనరీ అంటే ఇప్పుడు వాడికి ప్రాజెక్ట్ వర్క్స్ ఉన్నాయి దానికి రిలేటెడ్ చార్ట్స్ స్కెచెస్ స్టిక్కర్స్ అన్నీ ఉన్నాయా జామెంట్రీ కావాలి యాక్చువల్లీ మెటీరియల్స్ ఉన్నాయా మీ దగ్గర అంటే స్కూల్లో మెటీరియల్స్ కొంచెం కాస్ట్లీ ఉంటాయి సో బయట మెటీరియల్స్ వేరే కంపెనీవి తీసుకోవాలి మెటీరియల్స్ చదుకోవడానికి నోట్బుక్స్ టూ రూల్స్ నోట్బుక్స్ ఉన్నాయా ఎంత కాస్ట్ అది నార్మల్ మీడియం సైజ్ వాడికి మీడియం సైజ్ చాలు ఓకే ఏక్ ఎక్కడికి రావాలి నేను ఆర్డర్ పెడితే స్కెచెస్ మీడియం సైజే చిన్నవి పెద్దవి కదా అన్నీ మీడియంవే తీసుకుంటాను మీకు మళ్ళీ కాల్ చేస్తే లిస్ట్ పంపిస్తాను లేపోతే వాట్స్అప్లో లిస్ట్ పంపిస్తాను మీరు ప్రైజ్ చెప్పండి ఓకే థ్యాంక్ యూ